హలో ఎవరండి

ఓకే అవునవును కమల్ స్టూడియో అండి చెప్పండి ఓకే ఫొటోసా ఓన్లీ ఫొటోసేనా లేకపోతే వీడియో కూడా ఉందా ఓన్లీ ఫోటో ఓకే ఓకే ఓకే అండి ఎన్ని షీట్లు కావాలి మ్యాక్సిమమ్ వన్ అవర్ది కావాలా లేకపోతే షీట్ల వైజ్ ఉంటుంది నార్మల్ది కావాలా క్వాలిటీస్ కావాలా ఒరిజినల్ ప్రింట్ కావాలా రాజమండ్రి ప్రింట్ కూడా ఉంటుంది మన దగ్గర అవైలబుల్గా ఓకే ఓకే ఆహా అంటే ఇప్పుడు మన దగ్గర పది షీట్లది ఒకటి ఉంటుంది ఇరవై షీట్లు ఉంటుంది అంటే ఫార్టీ ఫిఫ్టీ అలా హండ్రెడ్ షీట్స్ కూడా ఉంటుంది జనరల్గా మనం మామూలుగా ప్రతి మ్యారేజ్లో వెడ్డింగ్ యానివర్సరీకి మామూలుగా తీసుకునేది ఒక ఫార్టీ షీట్లు అలా తీసుకుంటారు నలభై షీట్లు వచ్చేసి ఓ నలభై షీట్లు ఒక షిట్ వచ్చేసి క్వాలిటీది ఫో ఫోర్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో అప్రాక్సీమేట్గా ట్వంటీ థౌజండ్ వరకైతే మనము ప్లానింగ్ చేసుకోవచ్చు ఇంకా క్వాలిటీ కావాలంటే రాజమండ్రి పింట్ అలాంటివి కావాలంటే ఇంకా కొంచెం మీరైతే చూస్తాను మరి క్వాలిటీ ప్రింట్ అంటున్నారు కదా పదిహేడు అంటే చూద్దాము మీరైతే లొకేషన్ ఎక్కడ ఎక్కడ అంటే ఖమం లోకలేనా లేకపోతే బయట ఎక్కడైనా ఖమం లోకలే ఓకే ఓకే చేద్దాం పక్కా ప్లానింగ్ చేద్దాము థర్టీన్ అన్నారా మీరు డేట్ ఓకే ఓకే నా ఫోన్ నెంబర్కి కొంచెం వాట్సప్ అన్ని డీటెయిల్స్ పంపిస్తే మీకు అన్ని సెండ్ చేస్తాను మేము డీటెయిల్సు రేటు షిట్ అన్నీ సెండ్ చేస్తాను ఓకే ఓకే థ్యాంక్యూ